చెప్పండి ఏమి కావాలండి ఏం వంకాయ ఉంది బెండకాయలు ఉన్నాయి టమోట బంగాళదుంప పొట్లకాయి క్యాప్సికమ్ ఏం కావాలండి మీకు వంకాయలు ఇప్పుడు కేజీ ఎనభై రూపాలు ఉందండి మువ్వంకాయ అయితే మువ్వంకాయ అయితే అరవై ఐదు డెబ్భై రూపాలు ఉందండి లేదు లేదండి కో మంచివి నాణ్యమైనవి కదా ఇప్పుడు సరిగా కొంచెం లేతకాయలు అవి లేతకాయలు అవి దొరకవు ఏంటమ్మా చెప్పండి లేదు లేవు ఏమన్న అందులో ఒకటి కూడా పురుగు వచ్చిన నేను ఇచ్చిన కాయలు ఏదన్న ఒక పురుగు వచ్చిన తీసుకు వచ్చేయండి నేను రిటర్న్ తీస్ మళ్ళీ తీసుకుంటాను వెనక్కి ఎక్కడ డబ్బులు తగ్గించే ప్రసక్తిలేదు మీరు బోర్డు చూడలేదా అక్కడ ఫిక్సడ్ రేట్లు అని ఉన్నాయి రెండు కట్టలు పదిహేను రూపాయలు అండి పుదీన కొత్తిమీర మూడు కట్టలు ఇరవై రూపాయలు

కేజీ డబ్భై రూపాయలు అండి మేము బయట నుంచి తెపిస్తున్న అండి వీటిని గుంటూరు గుంటూరు నుంచి తెపిస్తున్నాం ఇక్కడ ఎక్కడ లేవు ఈఈఈఈ క్యా ఈ మంచి ఇంత నాణ్యమైనవి మేము కూరగాయలు డైరెక్టుగా పండించిన వాళ్ళం అయితే మాకు అంత రేట్లు కాదనం మేము వేరే దగ్గర నుంచి తెచ్చుకోవాలి అక్కడ నుంచి రవాణా జరిపించాలి అక్కడ నుంచి మేము అన్నింటికి ఇచ్చుకోవాలి కదమ్మ మీరు అర్థం చేసుకోండి

క్యాప్సికమ్ అరవై రూపాయలు అండి అరకిలో అరకిలో అరవై ఓకే సరేసరే బెండకాయలు లేతగా ఉన్నాయి చూడండి అమ్మా తీసుకోండి తగ్గిస్తాను కాకపోతే ఎంతో కొంత తీసుకోండి ఒక అరకిలో కేజీ తీసుకోని కేజీ ఇవ్వమంటారా వంకాయలు కేజీ ఎంత కేజీ అరవై రూపాలు యాభై చేసుకుని వేసుకోండి లేదు లేదమ్మా అంత ఎంత అంటే మరి అవ్వదు పది రూపాయలు ఎందుకంటే ఇంకా అన్నీ తీసుకుంటున్నావు తీసుకుంటా అన్నావు కాబట్టి నేను తగ్గించాను ఆ మాత్రం కూడా సరేనండి పొట్లకాయ పొట్లకాయలు ఉన్నాయి రెండు వేయ రెండు వేయమంటారా పొట్లకాయలు ఉన్నాయి జత జత ముప్పై రూపాలు ముప్పై రూపాయిలు అండి తీసుకోండి సొరకాయ సొరకాయ వద్దండి అనపకాయ సొరకాయి సాంబార్లోకి మునక్కాయలు ఇవ్వమంటరా తీసుకోండి తీసుకోండి మునక్కాయలు కూడా తీసుకోండి చూడండి అది వద్దులెండి లేతవి ఉన్నాయి చూడండి అక్కడ రెండు లేతవి తీసుకోండి తీసుకోండి చూడండి చూడండి అంటే విరవకండి మళ్ళీ నాకు మీరు ఒకవేళ కొనకపోతే వేరే వాళ్ళకి ఇవ్వాలి కదండి అది మీరు విరిచేస్తే మళ్ళీ అది మళ్ళీ పాడైపోతాయి కదమ్మ అలా అయితే ఎలా కుక్కర్లో పెట్టుకుంటే ఏం కాదమ్మ సరేసరే సరే అమ్మా ఇంతేనా సరిపోతాయా ఉ ఉల్లిపాయలు ఒక కేజీ బంగాళాదుంప వేయ వేయమంటారా

సర్ ఓ సరే అమ్మ సరేను అంతేనా సరిపోయిందా ఇంకా ఏం కావాలి తెచ్చుకున్నారా కవర్ తెచ్చుకుని బ్యాగ్ తెచ్చుకున్నరా సంచ్ సంచి తెచ్చుకున్నారా అయితే ఒక ఐదు రూపాయలు సంచికి ఇవ్వండి అందులో వేసి ఇస్తాను లేదన్న ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు అంతా మొత్తం రద్దు చేసారు ఎక్కడ ఎక్కడ అంతా అన్నీ అంతా లెక్క మొత్తం ఆపేసారు ప్లాస్టిక్ కవర్లు వాడ వద్దనేసారు పాలిథిన్ కవర్స్ ప్లాస్టిక్ కవర్స్ మన మన మన మంచికి కదమ్మ ఇది అంతా ఇప్పుడు ప్లాస్టిక్ ఇవన్నీ అన్నింటిని కూడా బ్యాన్ చేస్తున్నారు మన మంచికి కదా వాటిని మనం పాటించాలి కదా అందుకని సరే ఇదిగో ఒకటి రెండు మూడు నాలుగు రెండువందల పది రూపాయలు అయిందమ్మ ఇదిగోండి చూడండి అలా అలా వద్దమ్మ రెండువందల పది రూపాలకి నూట యాభై రూపాలకు అరవై రూపాలు తేడా ఉంది సరేసరే తీసుకోండి ఇచ్చేయండి అసలే బోణీ బేరం మీరు తెల్లవారు వచ్చారు ఇవ్వండి సరే అండి ఉంటాను అండి